నేను డిజిటల్ కెమెరాతో ఫోటో తీయాలనుకుంటాను ఎందుకంటే ఆ కెమెరా ఉపయోగించి ఫోటోలు తీసినట్లయితే మళ్ళీ అక్కడున్న ప్రాంతాలు అంతా కూడా చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట అది కూడా కొండ ప్రాంతంలో అది కాకుండా అడవులల్లో తీసినట్లయితే అక్కడున్న ప్రకృతిలో కనిపించే చక్కటి అందమైన చెట్లు పూలు అక్కడ స్పష్టంగా క్లియర్గా కనిపిస్తాయి మరి ఎందుకు అలా తీస్తాను అంటే మరి పచ్చదనం ఎప్పుడైతే చూస్తామో మన మనసుకు హత్తుకునేలాగా ఉంటుంది అన్నమాట అందుకే నేను ఫోటోలు అలా తీయడం నాకు ఇంట్రెస్ట్